విజయనగరం జిల్లాలో స్థానికంగా జరుపుకునే పండుగలు అంటే పైడితల్లమ్మ పండుగ అనేది చాలా పెద్ద పండగ ఇది చాలా పూర్వకాలం నుంచి అంటే గజపతులు సంస్థానం నుంచి ఈ పైడితల్లమ్మ పండుగని నిత్యం ఆనవాయితీగా చేస్తూ ఉన్నారు ఈ పైడితల్లమ్మ పండగనేది సంవత్సరంలో ఒక్క రోజు జరుపుకోము మూడు రోజులు జరుపుకుంటారు అందులో తొలేలు అనుపు ఉస్తవం అని చాలా ఉన్నయి వాటిల్లో పైడితల్లమ్మ పండుగ ముఖ్యముగా గజపతి రాజు వంశస్తులకి ముఖ్యమైన పండుగ దీన్ని చాలా నియమ నిబంధనలతో సిరిమాను ఉస్తవం చేస్తూ ఉంటారు ఈ సిరిమాను అనేది ఈ అమ్మవారే చూపిస్తుంది అన్నది ఒక ప్రతీక అంతేకాకుండా ఈ పండుగ చేయడం వలన విజయనగరం జిల్లాలో అన్ని ప్రాంతాల వారు సుఖ సంతోషాలతో సుఖ సౌభాగ్యాలతో అభివృద్ధి చెందుతూ ఉంటారని వారి అభిప్రాయం వారి నమ్మకం ఓకే సార్ థ్యాంక్ యూ సార్